హలో హలో బేకరీ వాళ్ళ అది నాకు వన్ కేజీ కేక్ కావాలి రేపు సాయంత్రం వరకు ఇస్తారా మీ దగ్గర ఏమం ఫ్లేవర్స్ ఉన్నాయి అవునా పైనాపిల్ లేదా రేట్ ఎంత కూల్ కేక్కి పైనాపిల్కి ఎంత నార్మల్ అయితే అవునా ఓకే అంటే మీరు నాకు పైనాపిలే కావాలి అది కస్టమైజ్ చేసి ఇస్తారు కదా రేపు సాయంత్రం వరకు ఇస్తారా ఖచ్చితంగా ఇంకేమన్నా ఉన్నాయ ఎక్స్ట్రా ఓన్లీ కేక్సే కాకుండా పిక్చర్ ఏమి వద్దు నేను రిఫరెన్స్ పంపిస్తాను దానిలాగా చేయండి చాలు పిక్చర్స్ అవన్నీ వద్దు అవునా ఎగ్ పఫ్స్ ఎంత బల్క్లో తీసుకుంటే ఎంత ఎగ్ పఫ్స్ కూడా కావాలి కూల్ డ్రింక్స్ ఏమేమి ఉన్నాయి ఓకే అంటే టూ లీటర్స్వా ట్వంటీ రూపీస్వా అవునా అవి వద్దులేండి వద్దులెండి అవేవి

ఎగ్ పఫ్స్ కావాలి కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఏమోద్దు వన్ కేజీ కేక్ పిక్చర్ ఓకే చేస్తాను బాయ్